నేను ముందు దాంట్లో నేను చెప్పిన విధంగా ఏంటి అంటే మొదటి మొట్టమొదటిగా పెద్ద సవాల్గా అనిపించింది ఏంటి అంటే అండి కోడిగుడ్డు కూర వండడాన్ని పెద్ద సవాలు కింద అనిపించింది ఎందుకు అంటే ఆ ఉల్లిపాయలు ఎంతసేపు మగ్గి పెట్టాలో లేకపోతే ఈ టమాటాలు ఎంత సేపు వెయ్యాలో లేకపోతే ఈ గుడ్డుని ఎంత ఉల్లిపాయకి ఎంత మోతాదుకు ఎంత గుడ్డు వెయ్యాలో నాకు ఇవేమీ తెలిసేవి కాదు అండి ఈ మొట్టమొదటిది వండుతున్నప్పుడు ఇది ఏదో పెద్ద సవాలు కింద నేను అయితే దీన్ని తీసుకోవడం జరిగింది అన్ని వండాను కానీ అది సరిగా రాలేదు అండి అది నెక్స్ట్ వచ్చి బిర్యానీ వండడానికి నేను ప్రయత్నించాను అండి బిర్యానీ వండుతున్నప్పుడు ఏం జరిగింది అంటే ఇవన్నీ క మా ఆవిడ పక్కన ఉంది ఆవిడ అన్ని చెప్పింది కరెక్ట్ మోతాదుల్లోనే వేసాను కాని అది అస్సలు ఆవిడ వాల్లకి ఆవిడకి అవన్ని ఎలా తెలుసో కూడా నాకు తెలీయదు అండి ఆవిడ ఒక చేతితో కొంచెం సగం అది స్పూన్ అంటే నాకు నిజంగా అదేదో అదేదో పెద్దెదో ఆవిడ ఎదో ఒక వింత చేస్తునట్టు నేను అనుకున్నాను అండి ఇవన్నీ కూడా ఏంటి అంటే నాకు ఒక కొంచం కొంచెం సవాలుగా అనిపించింది ఎందుకు అంటే మొట్టమొదటిగా మొదటిసారి ఏ పని చేసినా సరే ఎవ్వరికైనా సరే ఇదనే కాదు ఈ వంటా అనే కాదు అండి ఏ పని చేసినా సరే మొదటది వాళ్ళకి పెద్ద సవాల్గానే ఉంటుంది అండి అది అలాగే నేను కూడా నాకు కూడా ఇది ఒక పెద్ద సవాలు కింద నాకు అనిపించింది అండి అదే కాకుండా అనుభవం నుంచి నేను ఏం నేర్చుకున్నాను అంటే మనం ఇంట్లో ఆడవాళ్ళని మనం ఎదో తక్కువగా చూస్తాము ఒక్కరోజు కూర ఎదో అవుతే వాళ్ళని తిట్టేయడం అలాంటివి మనం చేస్తా ఉంటాము అండి మగవారిగా కానీ ఇది చాలా తప్పు పని అండి అది ఎందుకంటే వాళ్ళ ఊపిరి వండి ఈ వంట వండిన తర్వాత నాకు అర్థమైంది అండి వీళ్ళు ఎంత మనసుపెట్టి వండితే ఆ కూర అంత అందంగా వస్తుంది అని ఇష్టమొచ్చినట్లు వండేస్తే ఎవరు తింటారు అండీ భోజనం మీరైనా తినలేరు నేనైనా తినలేను అండి అది అదండి నేను నేర్చుకున్నది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క కళ అనేది ఉంటుంది అండి కొంతమందికి వంట చాలా బాగా చేయగలరు కొంతమంది ఏంటి అంటే కొంతమంది నాటి ఇలాగా ఏంటి అంటే మనం ఎవర్ని కించపరచకూడదండి వాళ్ళకు ఒక్కసారి తప్పు చేస్తారు ఒకసారి చాలా బాగా వండుతారు ఒక్కొక్కసారి తప్పు చేస్తూ ఉంటారు మన ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళని గసరకుండా ఇంకా వాళ్ళని ప్రోత్సాహిస్తే ఇంకా మంచిగా వండిపెడుతారు అండి